హలో చెత్త డిపార్ట్మెంట్ వాళ్ళేనాండి మాట్లాడేది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కాలనీలో మరి వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి చెత్త చాలా ఎక్కువగా ఉంది వ్యర్థమైన శిధలాలన్నీ ఎక్కడపడితే అక్కడ పడవేశారండి ఇందువల్ల అనారోగ్యాలునేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కర్నూలు నగరంలో ఉన్న ఎన్టీఆర్ కాలనీకి వచ్చి చెత్తనంతా కూడా శుభ్రపరిచవలసిందిగా కోరుతున్నాము అందరి ఆరోగ్యాన్ని మెరుగు మెరుగు పరచడానికి మీరు సహకరించవలసగా కోరుతున్నాము దీన్ని ఈ చెత్త ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు వచ్చి వెంటనే ఈ చెత్తను తీసివేగలరని అనుకుంటున్నాను